వార్తల్లో చూపించే విషయాలకు బయట జరిగే వాటికి చాలా తేడా ఉంటుంది వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం వాళ్ళు కొంచెం దానికి మసాలాలు కొన్ని కొన్ని థంబ్నైల్ పదాలు వ్రాసి వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా వ్రాసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క న్యూస్ ఛానెల్లో ఒక్కొక్క విధంగా వస్తుంది న్యూసు వాళ్ళకి కావాల్సింది టీఆర్పీ అది ఏది నిజం ఏది వాస్తవం అనేది వాళ్ళకు అంత అనవసరం ఇప్పుడు ఎవరైనా దేన్నైనా ఒక బిజినెస్ పర్పస్లో చూస్తాండ్లు అంతే నిజానికి అది ఫేక్ అని తెలిసిన తరువాత ఎవరేమి అనరు వాళ్ళని అదొక జస్ట్ బిజినెస్ పర్పస్ అయిపోయింది న్యూస్ అనేది ఈరోజుల్లో అంతే